హాయ్ మ్యామ్ నేను లక్ష్మి మీ గైడ్ను ఈరోజు నేను మీకు ఈ బొజ్జన్న కొండను మొత్తం చూపిస్తాను హాయ్ ఎవ్రీబడీ రండి ముందుగా ఇక్కడ బొజ్జన్న కొండ లింగాలకొండ అని రెండు వేరు వేరు కొండలు ఉన్నాయి మనం ఇప్పుడు ఎక్కుతున్న కొండ బొజ్జన్న కొండ ఇక్కడ గౌతమ బుద్దుడు ధ్యాన ముద్రలో ఉన్న శిల కనపడుతుంది

అవును ఇక్కడ ఉన్నవి అన్నీ రాతిపై చక్కిన శిల్పాలు ఇక పైకి పదండి అక్కడ అక్కడ ఒక లింగాకారం ఉంటుంది అందులో గౌతమ బుద్ధుని ఏదో అంగం అందులో ఉంచారని నమ్ముతారు ఇప్పుడు లింగాల కొండకు మీదకి వెళ్దాం అక్కడ మొత్తం కోటిలింగాలు ఉంటాయి ఆ కొండ అంతా లింగాలతో నిండి ఉంటుంది రకరకాల పరిమాణాలతో కోటిలింగాలు ఆ కొండపై ఉంటాయి అవును ఆ కనిపిస్తున్నది దొంగల గుట్ట అక్కడ దొంగలు దాక్కొని ఉంటారని నమ్ముతారు లేదా కాలం మారే కొద్ది పురాతన కట్టడాలలో మార్పు వస్తుందిగా అలాగే అప్పటి బొజ్జన్న కొండ నేటికి ఇలా మారింది అంతే పదండి